నేను స్కూల్లో ఏంటంటే ప్రతి ఒక మీటింగ్కి కానీ ప్రతి ఒక పే పేరెంట్ మీటింగ్తో సహా ప్రతి ఒక దానికి నేను అటెండ్ అయ్యే దాన్ని అలాగే ఏంటంటే ప్రతి ఒక ఆన్యువల్ డేకి కానీ నెక్స్ట్ ఫేర్వెల్స్ టైంలో కానీ నేను ప్రతి ఒకసారి నేను ఉండేదాన్ని నేను ఎప్పుడు మిస్ అయ్యేదాన్ని కాదు నాకు అలా ఉండడం వల్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది నా ఫ్రెండ్స్తో కూడా నేను చాలా బాగా హ్యాపీగా గడిపేదాన్ని నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేనివి అయితే అవే అది కూడా ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో మేము ప్రతీ ఒకసారి మే మాకు ఆన్యువల్ డే కానీ ఫేర్వెల్ కానీ ఎప్పుడు జరిగిన సరే మాకు ఏదో ఒక పార్టిసిపేషన్ ఇచ్చి సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ లేకపోతే స్పీచ్ కానీ ఏదో ఒకటి చెప్పమని చెప్పేవారు సో మేము మిస్ అవ్వకుండా ప్రతీ ఒక్క దానికి మేము హాజరు అయ్యి మేము ది బెస్ట్ ఇచ్చే వాళ్ళం సో దాని వల్ల మా పేరె పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మా గురించి ప్రౌడ్గా చెప్పుకోవటం కానీ ప్రౌడ్గా ఫీల్ అవుతు ఉంటారు